హలో చెప్పండి ఎవరు అవునండి చాలా పదార్థాలు ఉన్నాయండి ఉదాహరణకు పాలకోవా లడ్డు జాంగ్రీ బాదుషా ఇలాంటి చాలా ఐ పదార్థాలు ఉన్నాయండి మీకు ఏమి కావాలి లేదండి మేము నాణ్యమైన పదార్థాలను ఉపయోగించి వాటిని తయారు చేస్తాం కాబట్టి నాణ్యత కా అనుకూలంగా ధరలు కూడా ఉంటాయండి అవి కూడా ఉన్నాయండి అవి బెల్లంతో చేసినవి ఉన్నాయి చక్కెరవి ఉన్నాయండి తప్పకుండా అండి అందిస్తాం అండి ఇంకా ఏమైనా కావాలా మీకు లడ్లు ఏ లడ్డు కావాలండి ఎన్ని కావాలండి ఎంతమంది వచ్చినా మా కూడా ఖర్చు ఉంటుంది కదండి నాణ్యతను ఆధారంగా చేసుకునే ధరలు కూడా నిర్ణయించాం అండి కాబట్టి రాయితి అయితే ఏమి ఇవ్వలేము అండి ఇంకా ఏమి కావాలండి జాంగ్రీ చక్కెరతో చేస్తాం సార్ తినవచ్చు అండి లడ్లు వంద అన్నారు జాంగ్రీలు కూడా ఒక యాభై తీసుకోండి సార్ చాలా టేస్టీగా ఉంటాయి అలాగే అండి పది కావాలండి ఇంకా ఎంత మేము సాయంకాలం లోపల ఇవ్వగలుగుతాం సార్ ఇంకా ఏమైనా చూడండి చాలా బాగుంటాయి మా దాంట్లో రవ్వ లడ్లు కూడా ఉన్నాయి సార్ రవ్వలడ్లు కూడా ఉన్నాయి ప్యూర్ నెయ్యి వాడుతున్నాం సార్ ఇంకా చెప్పండి ఇంకా ఏమైనా కావాలా మా దగ్గర సున్నుండలు కూడా ఉన్నాయి సున్నుండలు కూడా తయారు చేస్తాం సార్ అవి కూడా చాలా రుచిగా ఉంటాయి తీపి పదార్థాలే కాదు సార్ గట్టి పకోడా ఉంది బూందీ ఉంది మిక్చర్ చాల ఐటమ్స్ ఉన్నాయి సార్ చిప్స్ తప్పకుండా సార్ ఇంకా మీకు సరే సార్ తప్పకుండా వంద రూపాయలు తగ్గిస్తాం లేండి చెప్పండి సార్

సరే అండి మాడే మా ఇక్కడ వర్క్ చేసే అబ్బాయితో మీ ఇంటికి పంపిస్తాం అండి మాకి మా అంగడిలో మీరు కొన్నందుకు ధన్యవాదాలు అండి